హలో డెలివరీ భాగస్వామి గారు మీరు ఎక్కడ ఉన్నారు అవునా అక్కడ ఉన్నారా అయితే అక్కడ నుండి కొంచెం దూరం అలాగే రండి కొంచెం దూరం వచ్చాక మీకు పెద్ద బ్రిడ్జ్ వస్తుంది దాని కింద నుండి నేరుగా రండి కొంచెం దూరం వచ్చాక ఒక రైల్వే గేట్ తగులుతుంది అది దాటి కుడివైపు మార్గాన్ని ఎంచుకోండి అక్కడ నుండి కొంచెం దూరం వచ్చాక అక్కడ ఎవరినైనా కొబ్బరి చెట్ల వీధి అని అడగండి చెప్తారు అక్కడికి వచ్చాక మూడు రహదారులు కనిపిస్తాయి ఆ దారులలో మొదటి రహదారిని ఎంచుకోండి అక్కడ పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి దానిలో రెండవ దాని దగ్గరకు వచ్చి మూడో ఫ్లోర్లో ఇంటి నెంబర్ తొమ్మిది డాష్ పన్నెండు బై ముప్పై రెండు బి బ్లాక్ వద్దకు వస్తే మేము ఉంటాము